మా కాకినాడ జిల్లాలో ఉన్న సంప్రదాయాలు ట్రెడిషనల్ ఏంటంటే మా కాకినాడ ఫేమస్ అయ్యేది కాజాకి అనమాట సో మా ఆ కాజానే అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చేయడం రాదండి అది చాలా తక్కువ మందికే చేయడం వస్తుందన్నమాట అప్పట్లో కాజాల అంతలా ఫేమస్ ఉన్నారన్నమాట మా దగ్గర భోజనాలు మీరు ఇక్కడ ఎక్కడ తినగలచ్చు అని చెప్పేసి అని అన్నారు ఒకవేలా మీ నాన్ వెజ్ తినేవారు ఎవరైనా ఉన్నారా అంటే దక్షిణ హవేలీ అనేది అక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటది అనమాట అక్కడికి వెళ్ళి తినొచ్చు లేదు సుబ్బయ్య వెజ్ ఏ తినాలి అని అనిపిస్తే సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట ఆ హోటల్ ఏంటి అంటే ప్యూర్ వెజిటేరియన్ అనమాట వెజిటేరియన్స్ అక్కడికి ఎవరైనా వెళ్ళి అక్కడ తినొచ్చన్నమాట అరిటాకుల్లో భోజనాలు పెడతారు అది అనేది పాత సంప్రదాయాల్ని ఎక్కువ చూపిస్తూ ఉంటదనమాట మాకు పాత సంప్రదాయాలు అక్కడ చూపిస్తుంటారు అంటే అరిటాకుల్లో భోజనాలు వద్దన్నా సరే ఎయ్యడాలు అన్నం చాలా రెస్పెక్ట్గా చాలా గౌరవంగా అక్కడ ఉంటది అనమాట సుబ్బయ్య గారి హోటల్లో సో అక్కడగా అని చెప్పేసి మనం వెళ్లొచ్చు అక్కడ తినొచ్చు మీరు కావాలంటే ఫుడ్ కట్ట ఎమన్నా తినాలి అని అనుకుంటే పప్పులు కారాలు కూడా చాలా ట్రెడిషనల్గా చేస్తారు అనమాట ఇక్కడ మాకు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే పులిహార ట్రెడిషనల్ ఫుడ్ అనమాట మాకు పులిహార ఒకటి ఉంటది తర్వాత మేము జంతికలు చేసుకుంటాం సారగతులు చేసుకుంటాం అప్పడాలు చేసుకుంటాం మొత్తం ఏ సీజన్కి కావాల్సిన మొత్తం ఆ సీజన్లు అన్నిటికీ మేము జరుపుకుంటుంటాం అనమాట